సార్ శుభోదయం సార్ నా లోపలికి రా రమ్మంటారా అండి జరుగుతున్నాయ్ సారు నా పేరండి జే జే జే రాంబాబు అండి ఏ ఏమైంది సార్ చెప్పండి ఏమైంది అండి అదేంటండి నేను బాగానే వస్తన్నాను కదండీ అలా లేదు లేద్ సార్ అలా అనకండి సార్ చదువుకుంటాను సార్ లేదు అవున అవును అవునవును సార్ తెచ్చుకుంటాను సార్ మార్కులు చదువుకుంటాను సార్ చూపిస్తున్నాన్ సార్ ఇంట్లో అమ్మా నాన్నలకి నాన్న గారు పెడుతున్నారు సార్ చూస్తన్నాను సార్ చూసి పెడుతున్నారు సార్ నాన్న గారు పెడుతున్నారు సార్ అమ్మ గారు కూడా చూస్తున్నారు సార్

వద్దు సార్ ఎందుకు సార్ బాగానే బాగానే చదువుతున్నాను అంటున్నారు సార్ లేద్ సార్ ఇప్పుడు బాగుందని చెప్పి అలా చేయించుకున్నాను సార్ లేదు సార్ తగ్గిచ్చుకుంటాన్ సార్ వస్తూవుంటాను సార్

ఓకే చదువుకుంటాను సార్ బాగానే చదువుకుంటాను వేసుకొస్తాను సార్ అంటే షూ కొద్దిగా పాడ్ పా పాడై పాడైపోయింది సార్ అందుకని వేసుకురాలేదు కొ కొంటానన్నారు సార్ కొంటానన్నారు సార్ ఇంకా రెండు రోజుల్లో కొంటాను అన్నారు సార్ అందుకని వేసుకోలేదు లేదు సారు చేస్తూ ఉంటాను సార్ ఇకనించి బాగుంటాను సార్ చాలా వద్దు సార్ వద్దు సార్ నేనే సరిగ్గా ఉంటాను సార్ యూనిఫామ్ షూస్ అన్నీ వేసుకొస్తాను సార్ చదువుకుంటాను సార్ సరే సార్ సరే సార్ మ్యాథ్స్ సార్ ఉన్నాడు సార్ అదే సార్ పిలిచారని వెళ్లానని చెప్తాను సార్ రానివ్వను సార్ బుద్దిగా ఉంటాను సార్